మళ్ళీ చాడ వేసి మళ్ళీ ఒక నలభై రోజులు అట్లా పై ఇది నారా వచ్చిన తర్వాత చాడ అంతా రెడీగా చేసుకొని దాని నా నార పెరుకొని కూలి మనుషులు పెట్టి నాటిపిచ్చేది నాటి పిచ్చేసి దా చా చాడ మీద అక్కడ సల్పేట్ వేస్తారు సల్పేట్ వేసి మళ్ళి కొంచెం ఎదిగిన తర్వాత యూరియా వేస్తారు కల్లు కలుపు పెరిగిన తర్వాత యూరియా వేస్తారు మళ్ళా ఆ పోట్టు మీద కూడా ఇంకా బాగా ఎంటు గెంట్ ఎంటు రావాలంటే యూరియా వేస్తారు పొటాషియం ఎదో వేస్తారు వేసిన తర్వాత బాగా గెంటు వచ్చిన తర్వాత కోస్తారు అది మన మ అలాగ మనం చాలా మంది అలాగ పెడితే మన భారతదేశం కూడా బాగా అభివృద్ధి అవుతుంటే వా పక్క దేశం నుంచి మనం కూడా మనం రైసు అంతా అంటే తీసుకోకుండా మనం ఇచ్చేవాళ్ళుగా ఉంటాము మన ఇచ్చేవాళ్ళుగా ఉంటాము అంటే మన ఇతర దేశాలు కూడా మన ఇచ్చేవాళ్ళుగా ఉంటాము ఎక్స్పోర్ట్ లాగా చేసేవాళ్ళుగా ఉంటాము ఇప్పుడందురు ప్లాట్ చేసుకుంటు ప్లాట్లు వేసి పైరు చేసుకోకుండా అలాగుంటే మనకెంత కష్టం ఇతర దేశం దగ్గర తీసుకునే భాద్యత మనకొస్తుంది మనకి ఆకలి తినేదానికి కూడా ఉండదు ఏమి అందరు పైరు చేసుకుంటే మన రైతులంతా కలిసి పైరు చేసుకుంటే బాగా మన దేశం బాగా అభివృద్ధి ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు కూడా చెరుకు విషయం కూడా మనకైతే లికి ఇతరిలికి మనం బెల్లం ఇస్తున్నాము చే చక్కరి ఇస్తున్నాము ఇతర దేశానికి కూడా అలాగ మనం అందరు మనం పైరు పెట్టి మన అభివృద్ధి చేసుకొని మన పా బిడ్డలు అందరు బాగుండాలంటే మన పైరులోనే మనకి లాభం వస్తుంది ఏదైనా ఐడియా కావాలంటే ఆ ఇతరుల అయితే దానికని ఒక ఇది ఉంది దాన్ని బట్టి పైర్లు ఏం పెట్టాలి దాన్ని ఎక్స్ ఎక్స్ప్లేన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మనం కనుక్కోవచ్చు ఏమి శనగకాయలు పర్లే శనగకాయలు వేస్తే మనకు నూనె వస్తుంది ఏమి అన్నీ ఇత్ మనకీ వే వేరే గింజలు వేయచ్చు అంటే మళ్ళా మనం ఆ దాని ఏ ఏ వేయచ్చు గింజలు కూడా వేయచ్చు మళ్లీ పైరు పంట వచ్చు బాగుంటుంది మన ఇక్కడ దాని వల్ల కూడా దాని తినేవస్తువు అయితే ఆ గింజలు కూడా మనం తింటాం ఇది కలవుంట అలాగ బర్ఫీ అలా కూడా చేస్తారు

ఆ దాని వల్ల జ్యూసు తయారవుతున్నది మనం ఇతరులకి పది మందికి ఉద్యోగులు వస్తున్నారు ఫ్యాక్టరీల్లో ఏమి దాని వల్ల మళ్లీ సాకిరేవు తయారవుతున్నది ఆ జామకాయి వల్ల అదీ పరవాల మంచి పంటే అది జామకాయి పామ్ ఆయిల్ కూడా పామాయిలు చాలా మానవాళ్ళు పైరు చేయకపోతే ఆ పామ్ ఆయిల్ పంట పెట్టకపోతే చాలా ఇబ్బంది వస్తుంది అంటే నూనె రే నూనె రేట్లు ఎక్కిపోతుంది పామ్ ఆయిల్ రేట్లు ఎక్కిపోతుంది అప్పుడు అందురూ మన రైతు వాళ్ళు బాగా పైర్లు పెట్టి అన్నీ సమంగా మన దేశం బాగుటుంది ఇతలుకు మనం ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళగా ఉంటాము ఇతరులకి ఇచ్చేవాళ్ళుగా ఉంటాం మన దేశం ఏ ఉంటాము అలాగ మన అందరు కలిసి ప్లాట్లు వేయకుండా ఖాళీ వదలకుండా బీడు వదలకుండా వర్షం బాగా మన బోర్లు గీర్లు వేసుకొని వర్షం వచ్చినప్పుడు కూడా మనం బాగా పైరు పంటాలని పండితే మన దేశం బాగుంటుందని నేను నేను తెలుస్తున్నాను తెలుపుతున్నాను